పెళ్ళి అంటేనే ఒక ఆనందమైన పండుగా అండి ఇప్పుడు మనకి తెలుగులో తెలుగు సైడ్ మన ఆంధ్ర సైడ్ పెళ్ళి అంటే రెండు రోజులు ఉంటుంది కొన్ని చోట్ల మూడు రోజులు కూడా ఉంటుంది అంటే ఫస్ట్ రోజు మెహందీ ఫంక్షను ఆ రోజు మెహందీ పెట్టుకుంటూ బాగా పాటలు పెట్టుకుంటూ బాగా డ్యాన్సులు ఎంజాయ్ చేస్తూ బాగా అందరూ ఫ్యామిలీస్ ఫ్యామిలీ అందరూ రిలేటివ్స్ అందరూ వస్తారు కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తూ అవన్నీ చేసుకుంటూ డ్యాన్సులు ప్రోగ్రాములు పాటలు ఆటలు మెహందీ పెట్టుకునే వాళ్ళు పెట్టుకునే దానికి అన్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మొదటిరోజు అండ్ రెండవ రోజు మనకి నైట్ రిసెప్షన్ ఉంటుంది ఉంటుందనమాట పొద్దునంతా నలుగు పెడతారు పొద్దున నుంచి పొద్దున నుంచి నలుగు పెట్టి మళ్ళీ సాయంత్రం అనేది వాళ్ళని ఒకటి వాళ్ళు ఏదన్న మ్యారేజ్ హాల్ బుక్ చేసుకొనింటే అక్కడికి తీసుకెళ్తారు లేదంటే వేరే ఎక్కడన్నా బుక్ చేసి ఉంటే అక్కడికి తీసుకొని వెళ్తారు తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది రిసెప్షన్ ఒక సైడ్ ఫుడ్స్ ఉంటుంది ఇంకొక సైడ్ రిసెప్షన్ స్టేజ్ పైన గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటారు ఫొటోస్ దిగుతూ ఉంటారు పెళ్ళికి అటెండ్ అయిన వాళ్ళు రిసెప్షన్లో మళ్ళీ డ్యాన్స్ అంతా అక్కడ రిసెప్షన్లో డీజే ఉంటుంది ఫోటోషూట్ ఉంటుంది గిఫ్ట్లు తీసుకునేది ఉంటుంది అందరూ ఫ్యామిలీ ఫొటోస్ తీసుకునేది ఉంటుంది సో మనకి రిసెప్షన్లో కూడా డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది అండ్ కొందరు సాంగ్స్ సింగింగ్ ప్రోగ్రాం కూడా పెడుతూ ఉంటారు కొందరు పెట్టరు కానీ డీజే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ వాళ్ళతో డ్యాన్స్లు వేస్తూ ఉంటారు ఇంకా పెళ్ళికూతురితో డ్యాన్స్లు వేస్తూ ఉంటారు ఫ్యామిలీ అంతా డ్యాన్స్ వేస్తూ బాగా ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంటుందనమాట ఆ మూడు రోజులనేది సో పెళ్ళి అయినా రిసెప్షన్ నైట్ ఒక గెస్ట్లను బట్టి రిసెప్షన్ టైం అనేది పోతూ ఉంటుంది అనమాట అండ్ ఇంకొక సైడ్ భోజనాలు జరుగుతూ ఉంటుంది నైట్ డిన్నర్ సో అదే విధంగా డ్యాన్సులు వేసేవాళ్ళు డ్యాన్సులు వేస్తూ ఉంటారు అండ్ పార్టీ జరుగుతూ ఉంటుంది ఆల్కహాల్ పార్టీ వాళ్ళక్కడ డ్రింక్ చేసి ఇక్కడ వచ్చి డీజేలో డ్యాన్సస్ చేస్తూ ఉంటారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వచ్చి డ్యాన్సస్ వేస్తూ ఉంటారు అదేవిధంగా రిసెప్షన్లో నైటు ఫోటో షూట్ చే ఫోటో షూట్ చేస్తారు పెళ్ళి కొడుకు పెళ్ళికూతుర్ని ఫోటోషూట్స్ జరుగుతూ ఉంటుంది నైట్ మొత్తము మళ్ళీ వాళ్ళ ముహూర్తం టైమింగ్ ఎప్పుడు ఉంటుందో అప్పటివరకు కొంచెం ఫోటోషూట్స్ అయిన్ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోని వాళ్ళు ముహూర్తం టైంకి మళ్ళీ బట్టలు చేంజ్ చేసుకొని వాళ్ళు ముహూర్తంకు కూర్చుంటారనమాట ఆ ముహూర్తంలో పూజలు అవన్నీ చేసేసి వాళ్ళకి టైం ముహూర్తం టైం వచ్చినప్పుడు ఇంకా తాళికట్టి దాని తర్వాత చాలా గేమ్స్ ఉంటుంది ఆడడానికి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుది తలపైన తలంబ్రాలు పోసుకొని ఉంగరాలు బిందెలో వేసుకొని ఆడడము బాల్తో ఆడడము ఫ్లవర్ బాల్తో అండ్ పూలమాలలు వేసేటప్పుడు ఆడుకోడము హైట్ ఎక్కువ ఉంటే సైడ్లో చాలా వరకు జరుగుతూ ఉంటుంది మళ్ళీ మార్నింగు బ్రేక్ఫాస్ట్ ఉంటుందనమాట మళ్ళీ ఫోటోషూట్స్ జరుగుతూ ఉంటుంది తాళి కట్టిన్ తర్వాత మళ్ళీ ఫోటోషూట్ జరుగుతుంది మళ్ళీ ఫోటోషూట్ జరిగిన తర్వాత వాళ్ళకి అక్కడున్నా టెంపుల్కి వెళ్తారనమాట అక్కడున్నా టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తారు దాని తర్వాత మళ్ళీ ఆ రోజు థర్డ్ డే ఆఫ్టర్నూన్ పెళ్ళికూతురు వాళ్ళ ఇంట్లో అయినా సరే పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంట్లో అయినా ఎక్కడైనా ఒక చోట నాన్వెజ్ డిన్నర్ ఉంటుందన్మాట నాన్వెజ్ డిన్నర్ ఆల్కహాల్ పార్టీ ఇంకా గ్రాండ్గా ఉంటుందనమాట మళ్ళీ అక్కడ డిజే జరు చే పెడుతూ ఉంటారు సో అదే విధంగా వాళ్ళు డిజే పెట్టినప్పుడు అందరు రెండు ఫ్యామిలీస్ ఇప్పుడు ఒకే చోట ఒకే ఇంటి దగ్గర కలిసి వాళ్ళు నాన్వెజ్ ఫంక్షన్ చేసుకుంటూ డిన్నర్ అనమా అన్ నాన్వెజ్ ఫంక్షన్ పెళ్ళికూతురు పెళ్ళికూతురిని మళ్ళీ అక్కడ ఫోటోషూట్స్ చేస్తూ ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు రెండు ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తారు ఆ డిజే సాంగ్స్లో అదేవిధంగా నాన్వెజ్ ఫుడ్ కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు నాన్వెజ్ ఫుడ్ తినేసి ఆ రోజు మొత్తం అక్కడే ఉండి బాగా ఎంజాయ్ చేస్తూ డిజే సాంగ్స్ ఫోటోషూట్స్ డ్రైవ్స్ సో ఇదంతా బాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట మళ్ళీ దాని తర్వాత పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి వెళ్తారు పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ నైట్ గేమ్స్ ఉంటుందనమాట గేమ్స్ ఉంటుంది డీజే పెడతారు సాంగ్స్ పెడతారు వాళ్ళే సాంగ్స్ పెట్టి డ్యాన్సస్ ఆడుతూ ఇంకా గేమ్స్ ఆడుకుంటూ చాలా బాగా పెళ్ళి అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు పెళ్ళిల్లోకి ఈ మధ్య ఈ పాటలు పాటలు తెలుగులో మనకి మనకి వచ్చిందమ్మా సాంగ్స్ ఉంది పెళ్ళి పందిరి సాంగ్ ఉంది కల్యాణ వైభోగం సాంగ్ ఉంది మెరిసే మెరిసే సాంగు

సో మనము మనం చూసి చేసుకోని మనం పెట్టుకోవచ్చు ఇంకా డిజే సాంగ్స్ కావాలంటే కూడా చాలావరకు మనకి అవైలబిలిటీలో ఉంటుంది సో మనకి పెళ్ళి అంటేనే చాలా సంతోషమండి ఈ మూడు రోజులలో కొందరు ఐదు రోజుల పెళ్ళి కూడా చేసుకుంటారు సంగీత్ అని భారత్ మెహందీ ఫంక్షన్ ముహూర్తం రిసెప్షన్ అంటూ ఫైవ్ డేస్ పెళ్ళి కూడా ఉంటుందనమాట కానీ మనకి ఆంధ్ర సైడ్ చాలా వరకు రెండు రోజులు లేదా మూడు రోజుల పెళ్ళి జరుగుతుంది కాబట్టి దాని గురించి చెప్పాను మనకి మూడు రోజులు అంటే చాలా చాలా అద్భుతమైన వాతావరణం ఉంటుంది మనకి ఇళ్ళల్లో ఆ పెళ్ళి జరిగే టైంలో ఎందుకంటే అందరూ బాగా సంతోషంగా ఉంటారు మళ్ళీ అప్పగింతల టైంలోనే ఏడ్చుకుంటూ ఉంటారు సో పెళ్ళి అనేది ఒక మంచి పండుగ ఒక ఆనందం రెండు ఫ్యామిలీలు కలుస్తాయి కొత్తగా రెండు ఫ్యామిలీలు కలుస్తాయి చాలా మంచిగా ఉంటుంది అండ్ అదేవిధంగా పెళ్ళిలో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు డ్యాన్సులు డిజేలు అన్ని ఉంటుంది అండ్ అప్పగింతలు టైంలో ఏడ్చుకుంటూ ఉంటారు అండ్ కట్న కానుకలు ఇస్తూ ఉంటారు అదే టైంలోనే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అండ్ పిల్లలు మనం ఈ విధంగా మనకి తెలుగు రాష్ట్రాలలో పెళ్ళిళ్ళు అనేది జరుగుతాయి ఇలా మేము పెళ్ళిళ్ళలో చాలా బాగా ఆనందిస్తాము ఇదే విధంగా ఇలాంటి పాటలు పెట్టుకుని మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము